హలో చెప్పండి రైనీ సీజన్లోనే రండి ఎందుకంటే వాటర్ ఫాల్స్ గ్రీనరీ బాగుంటుంది ఎండకాలంలో వస్తే మాత్రం టూ హాట్ ఉంటుంది బాగా ఉష్ణోగ్రత అనేది బాగా నమోదవుతుంది రెస్టారెంట్స్ బాగానే ఉన్నాయండి హోటల్స్ ఉన్నాయి మంచి మంచి ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ ఉన్నాయి సమ్మర్లో బాగా హాట్ ఉంటుంది మళ్ళీ వడగాలులంటారు కదా వడగాల్లొస్తాయి మళ్ళీ మనం ట్రావెల్ చేస్తాం కదా ట్రావెల్ చేసేటప్పుడు వడగాలులు అట్లా రావడం వలన చిన్న పిల్లలుంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమే రైనీ సీజన్లో వచ్చారు అనుకోండి ప్రకృతి అందాలను మంచిగా చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఉంటాయి మళ్ళీ మీరిట్ల సీజనల్ ఫ్రూట్స్ అవ్వి ఇవ్వి తక్కువ కాస్ట్లో బై చేసుకోని తీసుకొని వెళ్లొచ్చు మీ ఇంటికి వింటర్ సీజన్లో మంచిగనే ఉంటుంది చల్లగానే ఉంటుంది మరీ హాట్గా ఏమి ఉండదు నైట్ కూడా మంచిగా కూల్గుంటది కాని ఇక్కడ మాత్రం విపరీతమైన చలి ఉంటుంది ఇక్కడ మొత్తం అన్నీ దగ్గర ఉంటాయి కదా ఆ వ్యాలీస్ ఇట్లా అందుకే చలి అనేది విపరీతంగా ఉంటుంది బాగా స్నో పడుతుందండి మార్నింగ్ టైంలో వింటర్ సీజన్లో స్నో అనేది మార్నింగ్ త్రీ టు ఫోర్లో నైతే విపరీతమైన స్నో పడుతుంది మనకి మీకు అట్ల ఇష్టమనుకుంటే మీకు ఇట్లా స్నో అట్లా ఇష్టమనుకుంటే మీరు వింటర్ సీజన్ ప్రిఫర్ చేయండి లేకుంటే ప్రకృతి అందాలు చూడాలనుకుంటే మన రైనీ సీజన్ ప్రిఫర్ చేయండి మళ్ళీ ఒకసారి కాల్ చేసి చెప్పండి ఏమనుకుంటున్నారని ఓకే థ్యాంక్ యూ